నమస్కారం నమస్కారం అండి ఇక్కడ మనకు కావాల్సిన ఇప్పుడు అట్లాస్ మ్యాప్ ఉంటుంది కదండి అట్లాసు సోషల్ మ్యాప్ ఉంటుంది కదా అవి ఉంటాయండి మన దగ్గర

నాకు కలర్ కావాలండి మా అబ్బాయి మొన్నటి నుంచి చాలాసార్లు అడుగుతున్నాడు చాలా షాపులు తిరిగాం దొరకలేదు ఏంటంటే వాళ్ళ మిస్ కూడా దాన్ ఆవిడ కుర్రోన్ని బాగా కొడుతుంది అంటే అందరు క్లాసులో అందరు తెచ్చుకున్నారు మా వాడు ఒకడు తెచ్చుకోలేదు వాడు ఏమో ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఖచ్చితంగా కావాలని ఖచ్చితంగా ఉంటుంది కదండి మీ దగ్గర ఉందా లేకపోతే ఒకసారి మళ్ళీ విజయవాడ అక్కడ నుంచి తెప్పించి ఉంచాల

ఓకే అండి దాంతో పాటు కంపాస్ బాక్స్ కూడా కావాలి కంపాస్ బాక్సు క్యామెల్ తీసుకోండి క్యామెలే కావాలి

క్యామెల్ ఒకటి సైనో సాప్టిక్ పెన్స్ ఉంటాయి కదండి పెన్స్ బాక్స్ ఒకటి అహా బ్లూ పెన్ బ్లూ పెన్ బాక్స్ ఒకటి బ్లాక్ పెన్ బాక్స్ ఒకటి ఇవ్వండి ఇంకా లెడ్ పెన్సిల్స్ ఇవ్వండి లిడ్స్ కూడా ఇవ్వండి లెడ్ పెన్సిల్స్ ప్లస్ లిడ్స్ దాంతోపాటు ఒక ప్యాడ్ బిగ్ పాడ్ ఉంటుంది కదా

మెయిన్గా అవి అండి మెయిన్ అయితే అట్లాస్ అయితే ఖచ్చితంగా తెమ్మన్నాడు మా వాడు సో డ్రాయింగ్ డ్రాయింగ్ అంటే ఇంకా ఏమి చెప్పలేదు అయితే తీసుకుంటాం అండి తీసుకొని ఉంచుతాం అది కూడా ఇవ్వండి మళ్ళీ తర్వాత మళ్ళీ కావాలని అంటాడు మీ అట్టలు పైన ఇవి ఉంటాయి కదండి అట్టలు అవి ఒకటి స్టిక్కర్స్ ఒకటి

యా యా పవర్ రేంజర్స్ కావాలన్నాడు అండి మా వాడు షీట్స్ ఉంటాయి కదా షీట్సు షీట్స్ ఒక ఐదు షీట్స్ ఇవ్వండి

మ్యాగ్సిమం అవి అండి మెయిన్ అవి కావాలన్నాడు కొంచెం స్కేళ్ళు అవి ఉన్నాయండి స్కేల్స్ అవి తీసుకున్న మెయిన్ మేము వచ్చిన పర్పస్ ఏంటంటే ఆ అట్లాస్ గురించి ఎక్కువగా అడిగాడు ఎప్పటి నుంచో కదా మళ్ళీ లేవు అనకుండా తీసి ఉంచండి ఇప్పుడు వస్తాను నేను ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో తీసి ఉంచండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే